ఆ ఎవరు సార్ ఒకే సార్ ఏమేం కావలి సార్

లాలిపాప్ ఉంది వింగ్స్ ఉంది చికెన్ దమ్ ఉంది చికెన్ ఫ్రై ఉంది అంతే సార్ ఆ ఉంది సార్ మీల్ ఐతే వన్ యైటీ సార్ ఫ్యామిలీ ప్యాక్ ఐతే ఫైవ్ ఫిఫ్టి సార్ ఒకే సార్ గ్రేవీ అయితే చికెను ఉంది సార్ గ్రేవీ ఫ్రై ఉంది ఒకే ఆ ఫిష్ ఉంది సార్ ప్రాన్స్ అవి లేవు మటన్ కూడా లేదు సార్ కర్రీ ఫిష్ ఉంది చికెన్ ఉంది

ఒకే సార్ ఒకే సార్ ఆ వచ్చేసరికి ఒక ట్వెంటీ మినిట్సు ఫిఫ్టీన్ మినిట్సు పట్టుద్ది సార్ ఎక్కడ సార్ అడ్రెస్సు అవును ఒకే సార్ ఇంకేమైనా కావాల అంతేనా సార్ ఒకే సార్ ఫైవ్ ఫిఫ్టి అదొక టూ ఫిఫ్టి ఎయిట్ హండ్రెడ్ పంపించండి సార్ ఇదే ఫోన్ నంబర్

ఒకే కాని ఇంక అంతేనా సార్ ఇంకేమైనా కావాల కూల్ డ్రింక్స్ కాని సమ్థింగ్ ఫిష్ ఉంది కదా సర్ అహ లేదు సార్ కర్రీస్ ఒకటే

ఫ్రయ్యి అది మీ ఇష్టం సార్

మూడు వస్తాయ్ సార్ హండ్రెడ్ రుపీస్

ఒకే సార్